హలో మేము కొన్ని కొషా ఆది మాకు కొంచెం వర్క్ ఉందండి దానికి కావాల్సినవి కొన్ని చెప్తారా మీరు మేము చెప్తే మేము ఇటు ఒక రూమ్ కట్టాలనుకుంటున్నాము రూమ్కు సంబంధించి కొన్ని మాకు సరుకులు పడతాయి కదా అవి ఎంత అవుతాయో చెప్పగలుగుతరా దానికి సంబంధించి సిమెంట్ గానీ ఇట్లా

అంటే మీరు మాకు టోటల్ అవుతుంది అని చెప్తున్నారు గానీ రోజుకెంత పడతుందో చెప్పాలి కదా

అంటే అన్నీ మీరే తెచ్చుకుంటారు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని తెమ్మని అనరు కదా సిమెంట్ గానీ దానికి సంబంధించిన అన్నీ రూమ్లో అన్నీ కొంచెం సెల్ఫులు అవన్నీ ఉంటాయి కదా దా టోటల్ అవన్నీ వెయ్యాలి రూమ్ అంటే ఓన్లీ సింగిల్ రూమ్ అని కాదు దాన్ని ఒక రూమ్లో ఒక ఎలా ఉండాలి అనే దాన్ని సామాను పెట్టుకోవడానికి గానీ అలా అన్నీ ఉండాలి లేదు టోటల్గా ఒక రూమ్ కట్టాలని అడుగుతున్నాను అందుకే నేను ఓ ఒక రూమ్ కడగ అంతే గానొక ఒక గోడ ఇట్లా సింగిల్గా అలా అని కాదు టోటల్గా ఒక రూమ్ కట్టాలి దానికి సంబంధించి వర్కింగు దానికి సామాను ఎంతవుతుందని చెప్పమంటున్నా నేను టూ లాక్సా టూ ల్యాక్స్ అంటే ఓన్లీ టూ ల్యాక్స్ అంతేనా మళ్ళీ మళ్ళీ మినహా ఇంత అవుతుంది మళ్ళా ఇంత ఖర్చయింది అనంటారా ఒక రూమ్ని ట్వంటీ డేస్ చేస్తారా గానంత అంత లేటు స్టాక్ అంతా రెడీమెటే కదా మీరు రేడిమెట్వి తీసుకొచ్చుకుంటారు కదా మేం మనీ ఇస్తాం కదా తొందరనే అన్నీ మీరే చూసుకోవాలిక నీళ్ళు పట్టడం గానీ ఏదైనా గానీ దాని సంబంధించింది మొత్తం మీరే చూసుకోవాలె ఓకే

ఏం లేదు ఓన్లీ ఒక రూమ్ చాలు మాకు దానిలో సెల్ఫులు అవి ఇవి ఉండాలి మంచిగా రూమ్ మంచిగా ఉండాలి అక్కడక్కడ రంధ్రాలు అవివేవుండకూడదు మంచి సాఫ్టుగా రూమ్ మొత్తం బాగుండాలి గోడలు అవి ఇవి పగుళ్ళు అవివేం రాకూడదు సిమెంట్ కూడా మంచి పర్ఫెక్ట్ది తీసుకుని రావాలి అలా ఉండాలి